నమస్కారం సార్ నా పేరు సురేషు అదే సార్ నేను ఒక జాబ్ సీకర్ లాగా ఇక్కడికి వచ్చాను అంటే నేను డిగ్రీ బిఎస్సిలో చేసాను చేసిన తర్వాత ఈ వెస్ట్ గోదావరిలో ఎస్బిఎమ్ ఎస్బిఎఎమ్ అని గవర్నమెంట్ కాలేజ్ సార్ డిగ్రీ అయిన తర్వాత జాబ్ ట్రై చేసాను సార్ కాకపోతే నా క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ రాక కొంచెం మళ్ళీ వచ్చేసాను సార్ అలాగే దీని తరవాత పీజీ చేసాను పీజీలో ఎమ్సిఎ చేసాను ఇప్పుడు ఏదయినా కోర్స్ నేర్చుకుని మంచి ఐటి కంపెనీలో జాయిన్ అవుదామని ట్రై చేస్తున్నాను సార్ సో అందుకే ఇలా వచ్చాను సార్ ఏమైనా కోర్సు ఏది నేర్చుకుంటే బాగుంటుంది ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి చెప్తారాన్నట్టు వచ్చాను సార్ అది కూడా వెస్ట్ గోదావరిలోనే అండి ఎస్పి ఎస్పికేపి అండ్ డాక్టర్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అని పెనుగుండలో ఉంది సార్ సార్ అదే టెక్నికల్ వైపు వెళ్ళాలి అనుకుంటున్నాను నేను కాలేజిలో ఉన్నపుడు బేసిక్స్ నేర్చుకున్నాను సార్ అంటే పైతాన్ అని జావా అని ఎస్క్యూఎల్ ఇలాంటివి బేసిక్స్ వచ్చు సార్ కాకపోతే కొంచెం డెప్త్గా వెళ్ళి ఏదయినా చేద్దాం అన్నట్టు జాయిన్ అవుదామని వచ్చాను సార్

ఓకే సార్ అంటే ఇప్పుడు ఫీజు ఎలా ఉంటుంది అంటే చెప్తారా సార్ ఓకే సార్ రేపు మార్నింగ్ వచ్చి జాయిన్ అవదాం అనుకుంటున్నాను సార్ అయితే రేపు మార్నింగ్ వస్తాను సార్ ఓకే రేపు మార్నింగ్ వస్తాను సార్ పొద్దున్నే ఉంటాను సార్